మ్యాడం నమస్తే అండి మ్యామ్ చెప్పండి అవునవునండి అవునమ్మ నాది లాస్ట్ మంత్ ఒక అది అయిపోయింది క్లోజ్ చే అయి లాస్ట్ పేమెంట్ క్లియర్ అయిపోయింది అంటే దాని ప్రాసస్ కట్టా సార్ని అడిగితే చెప్తానని అని చెప్పి అన్నారు మ్యాడం ఇంకా రాలేదు కాల్ మీ ద్వారా ఫోన్ వచ్చింది నేను లాస్ట్ టైం ఆల్రెడీ మ్యాడం ఆల్రెడీ టూ టైమ్స్ చేసాను మ్యాడం చేస్తే చెప్తాను మ్యాడం చెప్తాను అని పెట్టేసారు సో మీరు చేసి ప్రాసస్ చెప్పండి మ్యాడం కొంచెం అవునవునండి ఓకే మ్యాడం అంటే ఓన్లీ స్లిప్సా మరింకేమైనా తీసుకురావాలా ఆధార్ కార్డు అలాంటియేమైనా తీసుకురావాలా మ్యాడం అంటే మీరు చెప్పలేదు కదండి ఓన్లీ స్లిప్సే అన్నారు కద మ్యాడం అందుకని సబ్మిట్ అవునవునండి ఒరిజినల్ తీసుకురమ్మంటారా ఓకే మ్యాడం ఓకే మ్యాడం అలాగే మ్యాడం త్యాంక్ యూ మ్యాడం